మేము మొన్న తల నూనె కొన్నాము రేటు తక్కువ వాసన కూడా బాగా ఉంది కానీ కొంచెం జిడ్డుగా ఉంది స్నానం చేసిన తరువాత కూడా ఆ జిడ్డు వస్తుంది పోవడం లేదు